సూర్యనమస్కారం రోజు ఉదయం చెయ్యాలి మూడుసార్లు చెయ్యాలి సూర్యనమస్కారం వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి మన శరీరానికి విటమిన్ డీ అనేది సూర్యుని నుంచి మనకు లభిస్తుంది మనము సూర్యుని వెలుతురికి మనం పొద్దున ఉదయమున ఉంటే మనకు ఆ విటమిన్ డీ అనేది మన శరీరానికి తగిలి మనము చాలా ఆరోగ్యంగా ఉంటాము ఎటువంటి ఎటువంటి అనారోగ్యపాలు మనం గురి కాకుండా ఉంటాము అదేవిధంగా సూర్యుని యొక్క కిరణాలు మన బాడీకి మన శరీరానికి తాకితే అది చాలా మంచిది